మా ఊరిలో పచారీ దుకాణాలు రెండు లేదా మూడు ఉన్నాయి అక్కడికి మేము వెళ్ళి మాకు కావలసిన సరుకులు తీసుకుంటాము అక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే ఇంట్లో అవసరమైన అన్ని సరుకులు దొరుకుతాయి పాలు పెరుగు బియ్యం పప్పు సర్ఫ్ నూనె ప్యాకెట్లు ఇవన్నీ దోరుకుతాయి మేము అంటే అవి చిన్న పచారీ దుకాణాలు కావడం వల్ల అన్ని చో ఒకేచోట అన్ని దొరకవు ఒకో దుకాణం దగ్గర కొన్ని కొన్ని ఉంటాయి తర్వాత మాది పల్లెటూరు కాబట్టి అన్నీ ఒకేచోట దొరకవు అంటే ఎక్కువ మోతాదులో కావాలి అంటే మేము బయటకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఇంట్లో కావాల్సినవి చిన్న చిన్న సరుకులు అయితే పచారీ దుకాణాల గురించి దగ్గర్నుంచి మేము తెచ్చుకుంటాము ఈ దుకాణాలలో పద్దు రాసి తర్వాత చెల్లిస్తాము అంటే నెలవారీ సరుకులు అవన్నీ తీసుకున్న తర్వాత మేము అమౌంట్ చెల్లిస్తాం